చెప్పండి ఏంటండి ఆఫీస్కదీ వెళ్ళలేదా ఏంటి ఈరోజు అదేనండి అదేనండి వార్తా పత్రికల్లో అన్నిట్లోని ఈ తుఫాన్ గురించే అండి ఇది ఈ మధ్య ఏంటి నాలుగు రోజుల నుంచి అండి వారం నుంచి విపరీతమైన గాలులు వీసేస్తున్నాయి మనకే ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ఉంది అంటున్నారు నిజమేనా అమ్మబాబోయ్ అక్కడ కూడా ఎక్కువగానే ఉందయితే ఏమోండి మరి అదీ టీవీలో ఏమని చెప్తున్నాడంటే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఈ కా తీర ప్రాంత ప్రజలేంటంటే మన కా కాకినాడ ఇంకా గుంటూరు ఇలాంటి ప్రాంతాల్లో సరిగ్గా ఉండాలి అని చెప్తున్నాడు నిజమేనంటారా

లేదండి టీవీలో చాలా అది కాదండి టీవీలో చూస్తున్నారా మీరు మన కాకినాడ ఇప్పుడు ఎలాగయిపోయిందో అదేనండి అందరికీ సెలవులు ఇచ్చేసారండి ఇప్పుడు పేపర్లో కూడా వే ఆ ఫోటోలేస్తుంటే అయ్యబాబోయ్ ఇంత ఎక్కువుందా అనేసి అనిపిస్తుందండి అదేనండి పైగానేమో ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి పాపం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆ ప్రచారాలు ఇవీ కూడా చాలా బాగా సాగుతున్నాయి కానీ తుఫానేమో అన్నింటినీ ఆపేసింది అదేనండి టీవీలో వార్తలు చూస్తున్నాను కానీ ఇంకెప్పుడూ ఈ తుఫానుయే వేస్తున్నాడు అసలని చాలా భయం వేస్తుందనుకోండి ఈ తుఫాన్ల వల్ల అసలు లేదండి పిల్లలకి పిల్లలకి అందరికీ సెలవులేనండి ఇప్పుడు మరిది ఎప్పుడు తగ్గుతుందంటారు మరి ఇప్పుడు ఆ తుఫాన్ పేరేదో చెప్తున్నాడు ఏంటండి అది

అవునాండి అలాగేనండి అలాగే అలాగే సరే